కొరియోగ్రఫీ నేర్చుకోవడానికి భారతదేశంలో భారతదేశంలోని చాలా చాలా ప్రముఖ సంస్థలు ఉన్నాయి కానీ దాంట్లో కొన్ని మాత్రం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని ఎన్ఎస్డి న్యూఢిల్లీలో ఉంటది ఇది ఇంకోటి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టీఐఐ అని ఇది పూణేలో ఉం కొరియోగ్రఫీ నేర్చుకోవడానికి భారతదేశంలో భారతదేశంలోని చాలా చాలా ప్రముఖ సంస్థలు ఉన్నాయి కానీ దాంట్లో కొన్ని మాత్రం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని ఎన్ఎస్డి న్యూఢిల్లీలో ఉంటది ఇది ఇంకోటి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టీఐఐ అని ఇది పూణేలో ఉంటది మహారాష్ట్రకి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందింది ఇంకొకటి సత్యజిత్ రే ఫిలిం అండ్ టది మహారాష్ట్రకి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందింది ఇంకొకటి సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అని ఇది కోల్కత్తాలో ఉంటుంది దీని షార్ట్కట్లో ఎస్ ఆర్ఎఫ్టీఐ అని కూడా పిలుస్తారు ఇంకొటి మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఇది ఇది చెన్నైలో ఉంది తమిళనాడులో ఇది ఇది కూడా చాలా ఫేమస్ ఎందుకంటే మన చాలావరకు సినీ తారలు మద్రాస్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇన్స్టిట్యూట్లో కూడా శిక్షణ తీసుకున్నారు ఇంకొకటి

ఇది మా వరంగల్కి ఫేమస్ ఇంకొకటి అడ్మిషన్ తీసుకునే విధానం అంటే మాత్రం ఎంట్రన్స్ పరీక్షలు ఉంటాయి ఇంటర్వ్యూస్ తీసుకుంటారు ఈ రెండిటినీ బట్టి ఈ రెండిట్లో మనం ఎట్లా ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాము ఎట్లా మాట్లాడుతున్నాము ఎట్లా మన ఎంట్రన్స్ టెస్ట్లలో కానీ మనకి ఇచ్చే ఇంటర్వ్యూ కానీ మనకి పెట్టే డెమోలో కానీ మనం ఎట్లా పెడుతున్నాం మనం ఎట్లా చేస్తున్నామో చూసి దాంట్లో మెరిట్ని చూసి మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట మనకి అప్పుడు అడ్మిషన్స్ ఇస్తారు వాళ్ళు